ఆంధ్రప్రదేశ్లో సరికొత్త సినిమాలు చూపించే ప్రధాన సినిమా థియేటర్ లెక్క మల్టీప్లెక్స్లు అనేవి ఏవి సూచన స్థానాలు టికెట్లు ధరలు వసతులు ఆంధ్రప్రదేశ్లో అనేక సినిమాల థియేటర్లు ఉన్నాయి ఇందులో ఎక్కువగా కొన్ని ప్రసిద్ధి ఎంపికలతో పాటు ఉన్నాయి శ్రీనివాస థియేటర్ హైద్రాబాదు శ్రీనివాస థియేటర్ హైద్రాబాదులోని అత్యంత ప్రసిద్ధ సినిమాధియేటర్లలో ఒకటి ఇవేంటంటే పంతొమ్మిదొందల తొమ్మిదిలో ప్రారంభించబడింది ఇప్పుడికి హైద్రాబాదులోని ప్రధాన సినిమాల్లో అబలలో ఒకటిగా ఉంది థియేటర్లో తొమ్మిదొందల యాభై సీట్లు ఉంటాయి అలాగే అది త్రీ డి ఐమాక్స్ మరియు ఫోర్ డిఎక్స్ సాంకేతికతలుగా అందిస్తుంది టికెట్లు ధర నూట యాభై నుంచి ఐదువందల వరకు ఉంటుంది శ్రీనివాస థియేటర్ హైద్రాబాదు ఓపెన్స్ ఇన్ ఏ న్యూ విండో ఓపెన్ చేస్తే సినిమా సినిమా డాట్ సినిమా సైట్ డాట్ వర్డ్ ప్రెస్ డాట్ కామ్ ఇలాగే ఈ శ్రీనివాస్ థియేటర్లో హైద్రాబాదులో ఎస్సీఎస్ మల్టీప్లెక్సు అలాగే హైద్రాబాదు ఎస్పీఎస్ మల్టీప్లెక్స్లు హైద్రాబాదులోని అతిపెద్ద మల్టీప్లెక్స్లలో ఒకటి ఈ పన్నెండు థియేటర్లు కలిగి ఉంది అలాగే ఇందులో త్రీ డీ కానీ ఐమాక్స్ కానీ అలాగే ఫోర్డిఎక్స్లోని సాంకేతికతలో కానీ అందిస్తుంది టికెట్ ధర ఎంత అంటే వంద రూపాయల నుండి మూడొందల వరకు ఉంటాయి అవి సారీ బ్యాడిస్ ఎక్సపెరిమెంటల్ అని అలాగే స్ప్రై సినిమాస్ విజయవాడలో స్ప్రై సినిమాస్ విజయవాడలోని అతిపెద్ద మల్టీప్లెక్స్లతో ఒకటి ఇది తొమ్మిదిథియేటర్లు కలిగి ఉంటుంది మరియు ఇదేంటంటే త్రీ డీ కానీ ఐమాక్స్లో కానీ ఫోర్డిఎక్స్లో సాంకేతికతంగా అందిస్తుంది టికెట్ ధరలు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు ఉంటుంది ఈ స్ప్రై సినిమాస్లో విజయవాడ ఓపెన్స్ ఇన్ ఏ న్యూ విండో హెచ్ఐటీ టీవీ తెలుగు డాట్ కామ్ స్ప్రై సినిమాస్లో విజయవాడ స్టార్ మల్టీప్లెక్స్ తిరుపతి ఈ మల్టీప్లెక్స్ అనే తిరుపతిలో అతిపెద్ద మల్టీప్లెక్స్లో ఒకటి ఇదేంటంటే ఎనిమిది ధియేటర్లో కలిగి ఉంటుంది అలాగే ఇవి త్రీ డీ మరియు ఫోర్డిఎక్స్లో కూడా ఉంటుంది దీని ఒకక టికెట్ ధర ఎంతంటే వందరూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ఉంటుంది ఇది ఓపెన్ చేయడానికి న్యూ విండో ట్విట్టర్ డాట్ కామ్ అలాగే స్టార్ మల్టీప్లెక్స్లో తిరుపతిలో ఈ థియేటర్లో మరియు మల్టీప్లెక్స్లో కొన్ని వివిధ వసతులు అందిస్తాయి వీటిలో ఫుడ్ కోర్ట్ ఒకటి ఫోటోగ్రఫీ సదుపాయాలు అలాగే రిటైల్ షాప్లు కూడా ఉంటాయి ఇందులో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా అనేది అప్డేట్ లొకేషన్